నేను ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేయటానికి ఇష్టపడతాను మనకు ఇప్పుడు ఎన్నో యాప్లు అందుబాటులో ఉన్నాయి అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ జియో మార్ట్ ఇలాగా వీటి ద్వారా చాలా ప్రోడక్ట్లు నేను తీసుకుంటూ ఉన్నాను ఏమైనా వస్తువులు కొనుక్కోవటానికి ఆన్లైన్ షాపింగ్ చాలా సులువుగా అయ్యింది నా నాకు అయితే మొదటి ప్రోడక్ట్ అంటే ఒక డ్రెస్ తీసుకున్నాను అది నాకు బాగా నచ్చింది చాలా తక్కువ ధరకే వచ్చింది అసలు క్లాత్ అయితే చాలా బాగా ఉంది అదే విధంగా డెలివరీ కూడా చాలా తొందరగా చేశారు మరియు నా ఫ్రెండ్స్ ఆ డ్రెస్సు చూసి క్లాత్ బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు మాకు అయితే బాగా నచ్చింది మాకు కూడా ఇంకోక డ్రెస్ తీసుకో అని అడిగారు నేను ఆ డ్రెస్ వేసుకుంటే నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది సైజు కూడా సరిగ్గా సరిపోయింది అదేవిధంగా వేరే యాప్లలో కూడా కాస్ట్ను చెక్ చేస్తే వీటిలో కన్నా వేరే యాప్లో ఇంకా ఎక్కువగా ఉన్నది ఈ రేట్లు కానీ మీషోలో కొనటం వల్ల చాలా తక్కువగా వచ్చింది నేను మళ్ళీ ఇంకో డ్రెస్ కూడా ఆర్డర్ చెయ్యాలని అనుకుంటున్నాను